మీరు కార్ షోరూంసా అండి మీది ఓకే ఓకే అండి మాకు ఒక ఫ్యామిలీ కార్ కావాలి ఓకే అండి అవునండి మా పేరు మురళి అండి అదే అండి ఇప్పుడే చెప్పాను కదా ఫ్యామిలీ కార్ ఒకటి ఒక ఆరు మంది కూర్చునే లాగా అమౌంట్ అవునండి అమౌంట్ అంటే ఇప్పుడు కార్లో ఇప్పుడు ఆరు మంది కూర్చునేలాగ ఏ కార్ ఉందండి మారుతి ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు మారుతిలో ఇప్పుడు మాకు టీవీ లాగా ఒకటి రావాలండి కానీ టీవీ ఇప్పుడు నేను చూసే కార్లో చిన్నదిగా వస్తుంది పెద్దగా వచ్చేది ఏమైనా ఉందా ఫ్యామిలీ అంతా ఉంటాం కదా చూడాలి ఓకే అండి చిన్నదిగా వస్తుందా స్పీకర్ స్పీకర్ అవన్నీ ఉంటాయా అండి కార్లలో మేం ఫిక్స్ చేసుకోవాలా మీరు చెప్పారు కదండి మారుతి అని అది ఎంతలో ఉంటుంది మాకు పది లక్షల్లో కావాలండి ఓకే సార్ ఇప్పుడు మారుతిలో ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయా అండి కలర్స్ రంగులు మాకు ఓకే అండి మాకు నలుపు కలర్ కావాలండి నలుపు బాగా ఓకే మ్యాడమ్ మైలేజ్ ఓకే అండి అది పెట్రోలా డీజిలా అండి అది మాకు డీజిల్ డీజిల్ది కావాలండి డీజిల్ది మైలేజ్ ఎంత ఇస్తుంది అండి డీజిల్ మైలేజ్ ఎంత ఇస్తుంది మాకా అండి సార్ ఇప్పుడు ఓకే అండి థర్టీన్ ల్యాక్స్ ఓకే థర్టీన్ ల్యాక్స్ ఓకే అండి మేము కొంటాము ఆఫర్ ఏమైనా ఇస్తారా ఆఫర్ ఈ దసరా సరే సార్ మేము థర్టీన్ థౌసండ్కి కొనుక్కుంటాము ఓకే కానీ థర్టీన్ ల్యాక్స్ అదే సార్ కొనుక్కుంటాము ఆఫర్ ఏమైనా ఇస్తారా ఏమైనా సార్ ఇప్పుడు దాకా మీరు పది లక్షలు అన్నారు మరి పదమూడు లక్షలకి పోతారు సార్ మీరు సరే సార్ ఇప్పుడు కార్ ఎంత అంటారు మీరు దానికి తక్కువ లేదా అండి కార్లు మీరు పదిలక్షల్లో అన్నారు కదా సార్ ఆ కార్ ఎంత సార్ ఆ కారే కావాలి సార్ మాకు మా బడ్జెట్ అంతే సార్ మాకు అంత స్థాయి లేదు పది లక్షలు చాలు మాకు సరే సార్ మీ ఆఫీస్ అడ్రస్ చెప్తే మేము వచ్చి మాట్లాడుతాము ఆఫీస్ ఎక్కడ సార్ మీది ఓకే సార్ మేము వస్తాము వచ్చి కాల్ చేస్తాము మేము ఈఎమ్ఐ కడతాం సార్ నెలకి ఎంత పడుతుంది ఓకే సార్ నెట్ పేమెంట్ కట్టలేము ఈఎంఐ ఏ సార్ మాది ఓ ఓకే సార్ ఇప్పుడు నేను కార్ కొనాలి కదా సార్ అప్పుడు స కొనేటప్పుడు ఎంత కట్టాలి మినిమమ్ ఓ నాలుగు లక్షలు కడతాను సార్ నేను ఓకే ఓకే ఓకే సార్ నెలకి నెలకి ఈఎంఐ ఎంత పడుతుంది నెల నెలా రేటు డిసైడ్ చేస్తారా ఓకే సార్ మీ పేరు తెలుసుకోవచ్చా అక్కడ మీ పేరు తెలుసుకోవచ్చా సార్ మేము అక్కడ మాట్లాడాలి కదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్